సేఫ్గా చేర్చి ఎగ్జామ్ రాసేలా చేసింది సుమారు నూట యాభై కిలోమీటర్లు ఉన్న దూరాన్ని నేను కేవలం కేవలం రెండున్నర గంటల్లోనే వెళ్లడము అండ్ సమయానికి నేనే పరీక్ష బాగా రాసి తిరిగి రావడానికి నాకు బాగా హెల్ప్ చేసింది అండ్ వెళ్లేటప్పుడు బాగా రద్దీగా ఉంది అవన్నీ నేను దాటుకుంటూ చాలా తొందరగా బ బయలుదేరి చేరుకోవడము చాలా ఆనందాన్ని కలిగించింది అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు

వచ్చే టైమ్లో అతని బైక్ అక్కడే పెట్టేసి మా బండి పైన ఇద్దరము రావడం జరిగింది వచ్చే టైమ్లో తనకి కావాల్సిన సేఫ్టీ గానీ అవన్నీ చూసుకొని మెల్లగా వచ్చాము అండ్ వచ్చే టైమ్ పోయేదానికంటే వచ్చేదానికి మాకు రెండు ఇంతలా టైమ్ పట్టింది రెండు ఇంతలా టైమ్ పట్టింది స్లోగా రావడం గానీ అలాంటివన్నీ కలుపుకొని బైకింగ్ వెళ్లేటప్పుడు స్పీడ్ వచ్చేటప్పుడు స్లోని రెండిటిని మేము చాలా బాగా అంటే ఎక్స్పీరియన్స్ చేశాము మా స్నేహితుడికి గాయాలు అవ్వడం ఇంకా అక్కడి నుంచి హాస్పిటల్కి చేర్చడానికి కూడా మాకు చాలా తక్కువ సమయంలోనే ఆ బైకింగ్ వెళ్ళాము అది నేను ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక సంఘటన